ఎక్కువ మందికి వంట చేయాల్సి వస్తే నేను ఆ సమయం అనేటువంటిది నాకు వస్తే నేను ఎలా చేస్తానంటే వంట అనేటువంటిది త్వరగా పూర్తి చేయాలి ముందు ఎక్కువ మంది ఉన్నప్పుడు అది ఎలా చేయాలంటే నేను అన్నం పెట్టడానికి రైస్ కుక్కర్ వా రైస్ కుక్కర్ వాడటం గ్యాస్ అనేటువంటిది పప్పు రసం అట్లాంటి వాటిలల్లో బిజీగా ఉంది అనుకోండి అన్నం అనేటువంటిది రైస్ కుక్కర్లో పెట్టడం లేకపోతే ఏదైనా నాన్ వెజ్ అనేది చేయడ చేయాలంటే దానికి మైక్రో ఓవెన్ అనేది యూజ్ చేయడం మొత్తం కలిపేసి మ్యార్నెట్ చేసేసి మైక్రో ఓవెన్లో ఇవి పెట్టేయడం అటువంటివి చేస్తాను అలాగే ఎక్కువ మందికి వంట చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా మె చాలా మెచ్యూరిటీతో అంటే చాలా సమయాన్ని వెచ్చించేసి చాలా క్రమశిక్షణతో ఎక్కువ సమయం ఎక్కువ లేట్ అనేటువంటిది కాకుండా టయానికి వంట చేయడం అనేటువంటిది అలవాటు చేసుకుంటాను అన్ అనేటువంటిది చేస్తాను అన్నాన్ని రైస్ కుక్కర్లో పెట్టడం లేకపోతే పెద్ద స్టవ్వులు యూజ్ చేసి పెద్ద స్టవ్వులు వాడి మనము అన్నాన్ని త్వరగా వండవచ్చు అనమాట పెద్ద స్టవ్వు తేసు తీసుకొని వచ్చి దానిపైన అన్నం వంట చేయడం అటువంటివి చేస్తాను